అయ్యా మేము రాజాగారితో మాట్లాడుతున్నామా మేము పోలీ ద్వారకానగర్ నుంచి మాట్లాడుతున్నాము రాజాం పేట మండలం అదే మేము చిన్న కూలి రైతులము అయ్యా మీకు చెరువు కింద ఒక నాలుగు ఎకరాలు భూమి ఉందని విన్నాము అదే మాకు అక్కడ ఒక ఎకరా దగ్గర దగ్గర భూమి ఉంది మీ పొలాన్ని ఆనుకొని మేము చిన్నగా కూరగాయలు అవన్నీ పండించుకుందామని అనుకుంటున్నాము మీ దాంట్లో మీ భూమిలో కొంచెం మాకు ఇస్తే మేము కూరగాయలు వేసుకొని బోర్ పెట్టుకొని కూరగాయలు పండించుకొని మేము కూడా కొంచెం అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తామయ్యా అదేనయ్యా మా లాభాల్లో బట్టి మీ మీరు ఎంత చెప్తున్నారయ్యా మేము లాభంలో మీకు కొంచెం వాటా ఇస్తాం అయ్యా ఒక ముప్పై వేలు నలభై వేలు తీసుకోండి సంవత్సరానికి కవులు ఆ వచ్చిన ఆదాయంలో మీ వాటా కొద్దిగా మీకు ఒక పర్సెంటేజ్ ఇచ్చేటట్టుగా మాట్లాడుకుంటామయ్యా కూరగాయలు వచ్చే ఆదాయం బట్టి దాన్ని దీన్ని చూసుకొని ఆకూ కూరలు కూరగాయలు అన్నీ వేయడానికి ప్రయత్నిస్తాము వాణిజ్య పంటలు కాకుండా మాములు దినసరి పంటల్లోనే టమోటాలు పచ్చిమిరకాయాలు ఆకుకూరలు ఎర్రగడ్డలు ఇలాంటి చిన్న చిన్న కూరగాయలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉంటాము మీరు కూడా భూమిస్తే మాకు సహాయం చేసినట్లు ఉంటుంది

అ అందుకేనాయ అందుకోసమే అడుగుతున్నాము మీ భూమి ఉంది కాబట్టి మాకు ఆనుకొని నీళ్ల వసతి ఉంది కాబట్టి మీరు ఇస్తారని దయగల మంచివారని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు ఇస్తారని అందుకోసమే ఇలా కాల్ చేస్తున్నాం మీకు ఏమి మంచిదయ్యా ఆ మంచిది మంచిదయ్యా సరే సరే అయ్యా ధన్యవాదాలయ్యా సరే ఉంటామయ్యా